మా ప్రాంతం భూమధ్యరేఖకు చాలా దగ్గరగా ఉంటుంది అందువల్ల మా ప్రాంతంలో ముఖ్యంగా రెండే రెండు కాలాలూ మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి మాకు ఒకటి ఎండాకాలం అడపదడప వర్షాకాలం మూడు వంతులు ఒక నెలలో ముఫై రోజుల్లో ఒక ఇరవై రోజుల్లో వర్షం కురుస్తూ ఉంటుంది అంటే మనం సగటున ఒక సంవత్సరంలో తొమ్మిది తొమ్మిది నెలల పాటు మనకి ఎండాకాలం ఉంటుంది ఒక మహా అయితే ఈ మూడు నెలల కాలం వర్షాకాలం చలికాలం వసంతకాలం శరదృతువు అని చెప్పొచ్చు మనం ఇంత ఎక్కువగా ఎప్పుడు ఎండాకాలం ఉండటంతో దుస్తుల్లో కూడా ఒకే రకమైన దుస్తులు అంటే ఈ రకంలో ఇవి వేసుకోవాలి ఈ కాలంలో అవి వేసుకునే అంత సౌకర్యం కూడా మాకు ఉండదు ఎప్పుడు కూడా ఈ ఎండాకాలం సరిపడా వస్త్రాలు వేసుకుంటూ ఉండాలి మనం బట్టలు ఆరేసాం అనుకోండి త్వరగా ఎండిపోతూ ఉంటాయి అ విధంగా సౌకర్యమే గాని బయటికి వెళ్ళాలి అంటే మధ్యాహ్నం విపరీతమైన ఎండ అందుకని బయటకు వెళ్ళాలన్న ఏవైనా కార్యకలాపలు చేసుకోవాలన్న పొద్దున్నే పదకొండు లోపలే తర్వాత సాయంత్రం నాలుగు తర్వాతే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు పొద్దున్నేతొమ్మిదినర్రకు వెళ్ళి సాయంత్రం వరకు రావడం నా ఉద్యోగానికి సంబంధించి నేను మధ్యాహ్నం ఒకటిన్నరా రెండింటికీ భోజనానికి రావాలి అంటే అదొక పెద్ద ప్రక్రియ ప్రక్రియ అవుతుంది ఇంత ఎండలో రావడం చాలా అవస్థ అయిపోతూ ఉంటుంది అందువల్ల ఇలాంటి ప్రాంతంలో ఒక విధంగా ఉండటం కష్టమైన కాని కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులే చూడటం వల్ల మేమే క్రమక్రమంగా దీనికి అలవాటు పడిపోయాము ఈ యొక్క ఎండాకాలమే మా ధైనిక జీవితంలో మొదటి భాగం ఎక్కువసేపు భాగంగా మేము పరిగణిస్తున్నాము